ఇటీవలే ఆన్లైన్లో బ్లూటూత్ స్పీకర్ని అందచేయడం జరిగింది బ్లూటూత్ స్పీకర్ అనేది మొదట్లో బాగానే పనిచేసిన కొన్ని రోజులకి అది పాడవడం జరిగింది బ్లూటూత్ అనేది సరిగ కనెక్ట్ అయ్యేది కాదు ఆ విధంగా ఎన్నో సమస్యలు నేను ఆ స్పీకర్ ద్వారా ఎదురుకున్నాను నేను కంపెనీ వారిని నా డబ్బు తిరిగి ఇమ్మనగా అడిగితే వారి నుంచి ఎటువంటి సమాధానం లేదు ఈ స్పీకరు కొద్దిరోజులకే పాడైంది